హలో మునీశ్వర్గారు బాగున్నారా బాగున్నాను లేండి కుటుంబం అంతా బాగున్నారా

భోం చేస్తు ఉంటి మీరు ఇప్పుడు మన దేశం క్యాపిటల్ గురించి మీకు ఏమన్న తెలుసా ఏదో చెప్పండి మీకు తెలిసింది చెప్పండి

అవును

ఇదే ఇంకా ఇంకా దీని గురించి మీకేం అంతగా తెలియదా తెలిసిందా ఇంకేం లేదు సార్ బాగున్నారా మీరు అందరు ఫ్యామిలీ అమ్మ నాన్న అంతా బాగున్నారా ఓకే అండి బాయ్